పాత పాటలకి ఈ పాటలకి చాలా అంటే చాలా చాలా చాలా తేడా ఉంది మనకి పాత పాటలు వినడానికి చాలా అద్భుతంగా విన ఎంతో వినసొంపుగా ఆ పాటలు వింటుంటే కూడా మనకి ఎంతో అద్భుతంగా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది నాకు పాటలు వినడం అయినా పాడటం అయినా చాలా ఇష్టం కానీ ఈ కాలం పాటలు అంత అసలుకి వినడానికి కూడా విరక్తి వస్తుంది ఎందుకు అంటే పాటలు అలా పాడుతున్నారు కాబట్టి ఈ జనరేషన్ కూడా అలానే ఉంది పాటలు కూడా అలానే ఉన్నాయి మనకి పాతకాలం పాతకాలం పాటలలో మనకి ఇది వినడానికి అవి ఎంత బాగుంటాయంటే ఎంతో మృదువుగా మనకి అవి వాళ్ళు పాడుతున్న పాటలు కూడా ఇంకా వినాలి వినాలి అనిపిస్తుంది మనకి ఉదాహరణకు ఆమె కన్నులలోన కైపు కదలాడేనే అనే పాట అసలుకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆ అర్థం ఏంటి అంటే ఆ పాటకున్న అర్థం ఆమె ఒక హీరోయిన్ ఆమె హీరో కన్నుల గురించి ఎంతో అద్భుతంగా వివరంగా వివరించడం ఒక కన్నుల గురించి వివరించడం ఆమె అందం గురించి వివరించడం అలా ఎంతో అద్భుతంగా ఒక అర్థవంతంగా ఉంటాయి ఆ పాటలు కూడా అసలుకి ఈ పాట ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు ఇది హిందీలో కూడా మనకి అందుబాటులో ఉంది ఆమె కన్నులలోన ఆమె కైపు కదలాడేనే ఈ పాటలో ఎంతో అంటే ఎంతో అర్థం ఉంది ఈ పాట వినడానికి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఈ ఈ కాలం పాటలలో ఈ పాటలకి తేడా ఏంటి అంటే ఆ కుర్చీని మడత పెట్టి ఇరుక్కుపో ఏందో అసలుకి ఆ పాటలు వింటుంటే కూడా చాలా విరక్తి వస్తుంది అసలుకి మనము మన కుటుంబంతో కూర్చొని మనకి ఈ జన్ ఈ జనరేషన్లో మనం టీవీ చూడాలి ఆ పాటలు వినాలి అంటే కూడా ఏదో విరక్తి వస్తుంది అసలుకి మనం ఆ పాటలని మనం కుటుంబంతో కలిసి అసలుకి వినలేము అది ఆ పాటలని మనం చూడలేము కూడా అలా తయారు చేస్తున్నారు ఈ పాటలని కూడా మనకి పాత పాటలలో ఆఖొంకీ గుస్తాఖియా ప్యార్ హే అనే పాట అసలుకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఈ పాటని వింటుంటేనే అసలుకి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనలోని బాధలని మొత్తం తీసేస్తుంది అసలుకి మన మైండ్ కూడా చాలా అంటే చాలా నీటుగా అవుతుంది ఈ పాట వింటుంటేనే అసలుకి మనకి ఏ ఎన్ని బాధలు ఉన్నా కానీ అవన్నీ బాధలు పోతాయి అసలుకి మనసులో నుండి కూడా మనకి పాత పాటలలో చెప్పాలి అంటే ఒక పాట ఉంటుంది ఉదాహరణకు నేను మా కాలే మా కళాశాలలో కూడా ఈ పాటలు పాడాను ఎన్నో ప్రో ఎన్నో సందర్భాలలో కూడా మా కాలేజ్ స్టేజ్ పైన మా కళాశాలలో మా ప్రిన్సిపల్ గారు ఇలా పాటల పోటీలలో పాల్గొనమని చెబితే ఇలా పా మంతో మంచి మంచి పాటలు పాడాను జానపద పాటలతో సహా ఇలా మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావే ఎలా అనే పాట కూడా పాడాను ఈ పాటలో చాలా అంటే చాలా చాలా అర్థం ఉంది ఈ పాట కూడా చాలా చాలా బాగుంటుంది అసలుకి వినడానికి ఆ అర్థాలు కూడా అసలుకి చాలా బాగుంటాయి ఎంతో అర్థంతో ఎంతో అర్థవంతంగా ఉంటాయి కూడా ఈ పాటలు మనకి మనం ఉదాహరణకు వర్షం సినిమా చూ చూస్తే ఆ వర్షంలో హీరోయిన్ పాడుతుంది ఇలా ఈ వర్షం సాక్షిగా కనపడే నువ్వు నాకే సొంతం ఈ పాట కూడా చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ వర్షం పడుతుంటే ఆ హీరోయిన్ అప్పుడే వచ్చి ఆ పాట పాడటం అదంతా చాలా చాలా బాగుంటుంది అది చూడటానికైనా వినడానికి కూడా చాలా వినసొంపుగా ఉంటుంది ఆ గొంతు ఆ పాడటం ఆ అర్థం ఆ అర్థాలు అసలుకి ఎంత బాగుంటాయి అంటే అంతా బాగుంటాయి మనం ఈ పాటలు వింటుంటే కూడా మనకి ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలు ఉన్నా మనం కష్టాల నుండి ఒక ఒడ్డుకు చేర్చు చేరుతున్నట్టు అసలుకి ఎంత బాగుంటుంది అంటే అంత మంచిగా అనిపిస్తుంది ఈ కాలం నాటి పాటలలో ఏదో నువ్వు కావాలయ్యా నువ్వు కావాలయ్యా అని పాడటం అసలుకి ఆ పాటలో అసలుకి ఏం అర్థం ఉందో కూడా అర్థం కాదు కానీ ఆ పాటను పాడారు అలానే ఓ బేబీ టచ్ మీ ఓ బేబీ కిస్ మీ ఓ బేబీ హగ్ మీ ఓ బేబీ ఏదో ఏదో పాటలు అసలుకి వినడానికి కూడా విరక్తి వస్తుంది అసలుకి పాడ అసలుకి వాళ్ళు పాడుతుంటే కూడా వినడానికి కూడా అసలకి ఎలానో అనిపిస్తుంది ఆ ఫీలింగ్ కూడా ఇంకా ఏదో ఉదాహరణకు ఈ జనరేషన్ పాటలల్లో ఓ సెక్సీ సెక్సీ పోరి అంటారు ఏదో ఏదో పాడుతారు అప్పటి పాటలలో ఉన్న అర్థాలే వేరు అసలుకి ఆమె కన్నులలోన కైపు కదలాడేనే ఇంకా ఆంకోకి గుస్తాఖియా ఇలాంటి పాటలు వింటుంటే మనకి మన హృదయానికి కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా మనసున ఉన్నది ఇంకా చెప్పాలంటే చాలా చాలా పాటలు ఉన్నాయి మనకి అందుబాటులో పాతకాలం నాటి పాటలు అసలుకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి అవి పాడటం అయినా వినటమైనా మనసుకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి తెలియని ఆనందాన్ని కూడా మనకి అందజేస్తూ ఉంటాయి ఆ పాటలు